నిజంగా ఆలోచింపచేసే పుస్తకాలలో ఒకటి నేను చదివినది వివేకానంద జీవిత చరిత్ర ఇది స్వామి వివేకానంద జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు అతని బోధనలు మరియు అతను భారతీయ తత్వ శాస్త్రానికి చేసిన సేవలను వివరిస్తుంది ఈ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది ముఖ్యంగా నిస్వార్థ సేవ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం వంటి విషయాలలో ఈ పుస్తకం నాలో అనేక ఆలోచనలును రేకెతించింది ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి దాగి ఉందని మనం మనస్సును నియంత్రించడం ద్వారా ఏదైనా సాధించగలమని అర్థం చేసుకున్నాను అంతేకాకుండా ఇతరులకు సహాయం చేయడం మరియు సమాజానికి ఉపయోగపడటం నిజమైన జీవిత లక్ష్యం అని కూడా గ్రహించాను ఈ పుస్తకం చదివిన తరువాత నా జీవితంలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాను నేను ఇంకా ఏ పుస్తక పఠన క్లబ్లోను చేరలేదు కానీ భవిష్యత్తులో చేరడానికి ఆసక్తిగా ఉన్నాను పుస్తకాలను చదవడం మరియు వాటి గురించి చర్చించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది మరియు ఇది జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక గొప్ప మార్గం పుస్తక పఠన క్లబ్లో చేరడం ద్వారా నేను అనేకమంది కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు మరియు వారి ఆలోచనలను తెలుసుకోవచ్చు